పొద్దున్నే లేచి రన్నింగ్ చేస్తేనే మంచిగుంట ఎందు ఎందుకంటే పొద్దుగల మంచిగా ఉంటుంది కాబట్టి పరిగెత్తడానికి మంచిగా అనిపిస్తుంది అదే సాయంత్రం అయ్యింది అనుకో మంచిగా అనిపించదు పరిగెత్తినప్పుడు చాలామంది కింద పడిపోతుంటారు కానీ ఏమి కాదు అలాగే పరిగెత్తొచ్చు పరిగెత్తినప్పుడు చాలామంది దమ్ము వస్తుంది కదా ఆ దమ్ము వల్లనే చాలామంది బక్కగా అవుతుంటారు కాబట్టి రన్నింగ్ రేస్ అనడం ఒక మంచి హ్యాబిటిమ్

మంచి లిమిట్స్లో పరిగెత్తాలి ఎంత తక్కువ పరిగెడితే అంతా అంత మంచిగా ఉంటాము మనం కాబట్టి అందరు పరిగెత్తండి పరిగెత్తడం అంటే ఓ పరిగెత్త కూడదు ఇది జస్ట్ రన్నింగ్ లాగా చేయాలి ఆ రన్నింగ్ చేయడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాం చాలా సహాయపడుతుంది మనకి అలాగే రన్నింగ్ ఎలా సహాయపడుతుందనంటే చెప్పిన కదా ఇందాక హెల్తీ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అలాగే రన్నింగ్ చేసేటప్పుడు ఏమి తినకూడదు ఎందుకంటే వామిటింగ్స్ అవుతాయి

అలాగే చిన్న పిల్లలు ఖచ్చితంగా అందులో పాల్గొంటారు ఎందుకంటే చాలా ఇష్టం వాళ్ళకి రన్నింగ్ చేయడం అంటే అందుకోసం అని చిన్న పిల్లలు చాలా మంది రన్నింగ్ రన్నింగ్ పోటీలో పాల్గొంటారు రన్నింగ్ అంటే ఏమి లేదు పరిగెత్తడం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి దమ్ము కూడా వస్తుంది కదా అలాగే చాలా దానికి ఉపయోగపడుతుంది అంటే పోలీస్కి వెళ్ళినప్పుడు అందులో అడుగుతారు కదా రన్నింగ్ చేయండి అని హై జంప్ లాంగ్ జంప్ అని అలా కూడా ఉంటుంది కాబట్టి అందుకోసం అని రన్నింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అది నేర్చుకున్నప్పుడు మనకి ఏదైనా ఉద్యోగం వస్తుంది అంటే పోలీస్ ఉద్యోగం కానీ ఆర్మీ ఉద్యోగం కానీ అలా కూడా వస్తాయి అందుకే రన్నింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి రన్నింగ్ కాకుండా చాలా మటుకు చాలామంది రన్నింగ్లో విన్ అవుతుంటారు కదా అందుకోసం అని అది నేర్చుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి పృథ్వి విద్యార్థులు కూడా చాలా మంది అందుకోసమే విధంగా రన్నింగ్ నేర్చుకుంటారు ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్లో అవి ఇవి అవసరం వస్తుంది కాబట్టి అందుకోసం అని రన్నింగ్ నేర్చుకోవాలి చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి రన్నింగ్ ఎలా సహాయపడుతుంది అని అంటే